బాబు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒంగోల్ వెళ్ళాలనుకుంటున్నా గదా మనం ఎన్నింటికి బయల్దేరుతాం ఇక్కడ నుంచి బయల్దేరిన టైమ్ నుంచి అక్కడికి వెళ్ళటానికి ఎంతసేపు పట్టిద్ది గంట సరే మనం వెళ్దాము కొంచెం తొందరగా తీసుకెళ్ళు నాకు అక్కడ వేరే అర్జెంట్ పని ఉంది

కొంచం తొందరగా తీసుకెళ్ళు నాయన అరెరే ఏంటీ నువ్వు ఈ రూట్లో వచ్చావు మొత్తం ట్రాఫిక్లో ఇరుక్కున్నాంగా మనం అటవతల నాకు చాలా ముఖ్యమైన పనుంది త్వరగా తీసుకెళ్ళమని చెప్పాను మరి నువ్వు ఇటు తీసుకొచ్చి అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయంగా మనం సరే అయ్యిందేదో అయ్యింది ఇంకెంత సేపు పడుతుంది మనం ఇక్కడనుంచి బయటపడటానికి ఒకసారి కనుక్కో ఒకసారి చూశావా ట్రాఫిక్కు

సరేనయ్యా కొంచం తొందరగా తీసుకెళ్ళు నాయన నీ పుణ్యం ఉంటుంది